రేయ్ రవి ఏదిరా ఒక విషయం తెలిసింది నాకు ఏంది నాన్న చనిపోయాడు అంట ఏంది ఎట్ల జరిగిందిరా రాత్రి కూడా నాతో మాట్లాడినాడు రా ఇట్ల తెల్లారి ఈ విషయం తెలిసింది నువ్వు బాధ పడమాకు నువ్వు బాధపడి మళ్ళీ కుటుంబమ అంతా ఇది అవుతుంది కదా నువ్వు బాధ పడమాకు నువ్వు ధైర్యం చెప్పాలి కుటుంబానికి అవును మరచిపోయాను సర్టిఫికేట్ పుట్టించావా డెత్ సర్టిఫికేట్

ఆ సర్టిఫికేట్ అవసరం నేను ఉన్నాను కదా నేను చేస్తాను అది ఫ్యూచర్లో ఎప్పుడు అన్నా అవసరం అయితే చేయాలి కావాలి నేను చేస్తాను నేను ఉన్నాను కదా భరోసా నా మీద పెట్టు నేను చేస్తాను నువ్వు దిగులుతో ఉండకు